చాలామంది గ్రూప్తో పరిగెత్తడం లేదా రన్నింగ్ క్లబ్లో చేరడం వల్ల నాకు చాలా మంచి అనుభవాలు అనేవి నేను పొందగలిగాను ఇక్కడ వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నవి అవేంటంటే ప్రేరణ అనగా ఇతరులతో పరిగెత్తడం వలన మనం మంచి ప్రేరణను మరియు బాధ్యతను పొందగలుగుతాం మరియు సామాజిక కనెక్షన్లు ఈ విధంగా నేను రన్నింగ్ క్లబ్లో చేయడం వలన కొత్త పరిచయాలు మరియు కొత్త స్నేహాలను పొందగలిగాను అదేవిధంగా మెరుగైన పనితీరు ఇతరులతో శిక్షణ పొందడం వలన పరుగు సాంకేతికత వేగం మరియు శక్తి పెరిగాయి మద్దతు వ్యవస్థ రన్నింగ్ క్లబ్బు అన్ని స్థాయిల పరుగు పందాలను ఎంతగానో ప్రోత్సహిస్తుంది ఎంతగానో మద్దతిస్తుంది ఇంతేకాకుండా నేను నా కాలేజ్ సమయంలో మాకు ఒక పీ డీ మ్యాడమ్ ఉండేవాళ్ళు ఆ మేడమ్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించేవాళ్ళు మరియు మాకంటూ ఒక సెపరేట్ గ్రూప్ ఉండేది మమ్మల్ని ప్రతిరోజు కూడా గ్రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ పరిగెత్తించేవాళ్ళు ఈ విధంగా పరిగెత్తడం వల్ల మేము రోజంతా కూడా ఎంతగానో ఉత్సాహంగా సంతోషంగా ఉండేవాళ్ళం ప్రతిరోజు కూడా ఈ విధంగా రన్నింగ్ చేయడం వల్ల మేము చాలా ఆరోగ్యంగా మరియు ఫిట్గా కూడా ఉండగలిగాం మొదట్లో ప్రతిరోజు ఉదయాన్నే లేచి పరిగెత్తడం అనేది మాకు చాలా కష్టంగా అనిపించేది కానీ ప్రతిరోజు ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వలన మాకు అది ఒక అలవాటుగా మారింది ఆ అలవాటు నేను ఇప్పటికీ కూడా మానుకోలేదు ప్రతిరోజు ఇప్పటికే కూడా నేను రన్నింగ్ చేయడానికి ఎంతగానో ఇష్టపడతాను ఈ విధంగా రన్నింగ్ చేయడం వలన మన ఆరోగ్యం కూడా ఎంతగానో బాగుంటుంది